హలో చెప్పండి కృష్ణ గారా అండి ట్రాన్స్లేషన్ ఇంకా హలో మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం ట్రాన్స్లేషన్ ప్రాజెక్ట్ చేస్తారండి చేస్తారా అండి మా బాబుకు బుక్స్ కొనాలండి ఆ సరే సరే మాకు మళ్ళీ చెప్పండి ఒకసారి డిఎస్సీ కోసం చేస్తాను డిఎస్సీ కోసం వన్ అవర్ చాలా అండి వన్ థౌజండ్ వన్ థౌజండ్ సరిపోద్ది మేడం వన్ అవర్ ఏ సరే అండి